మనుషుల పేర్లు చెంగమ్మ గంగయ్య మంగయ్య ఎల్లయ్య రమణయ్య శ్రీనివాసులు డాక్టర్ బాబు చందూకుమార్ వరుణు కుమార్ వంశీ కృష్ణ డిల్లీ కుమార్ కార్తీక్ తేజస్విని జాహ్నవి ఎం వి లక్ష్మి గంగమ్మ